నమస్తే మీ పేరేంటి సంతోషంగా ఉంది రాజు మీరు ఏ కోర్స్ చదివారు మీ విద్యా అర్హతలు ఏమిటి బాగుంది మీరు ఈ ఫీల్డ్లో ఏదైనా అనుభవం ఉందా మంచి అనుభవం ఉన్నట్టుంది మీ పని గురించి కాస్త వివరించగలరా ఆటో స్టార్ గురిచి మంచి అవగాహన ఉందా మీకు అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్స్ గురించి కూడా మీకు ఏమైనా అనుభవం ఉన్నదా చాలా బాగుంది మీ టెక్నికల్ స్కిల్స్ అనుభవం చూసినప్పుడు మీరు ఈ ఉద్యోగానికి సరైన అభ్యర్థిగా కనిపిస్తున్నారు ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా బాగుంది రాజు మేము త్వరలోనే మీకు సమాచారం ఇస్తాం మేము మీ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుంటాం